నేను ఎక్కువగా ప్రకృతి కుటుంబం రోజువారి జీవితంలోని అందమైన క్షణాలను చిత్రంగా బంధించడానికి ఇష్టపడతాను ఒకసారి మేఘాలు సూర్యాస్తమంలో కలిసి అద్భుతంగా కనిపించగా దాన్ని ఫోటో తీశాను ఆ క్షణం నాకు ప్రశాంతతను ఇచ్చింది అందుకే అది నా ఇష్టమైన ఫోటోల్లో ఒకటి